ఏంటండి ఇది నేను ఆటో ఎప్పుడు బుక్ చేశాను మీరు ఎప్పుడ వచ్చారు ఇంత ఆలస్యంగా వచ్చారేంటి నేను ఏడు గంటలకు బుక్ చేశాను ఇప్పుడు సమయం చూడండి ఎంతయిందో ఎనిమిద అవుతుంది నేను మీకు ముందుగానే చెప్పాను కదా సమయానికి రావాలని ఇప్పుడు నేనే ఏం చేయాలి నా టికెట్ డబ్బులన్నీ పోయాయి నా సమయం అంతా వృధా అయిపోయింది మీ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందండి దీనికి కారణం మీరే కాబట్టి మీరే నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి లేదా మీరు డబ్బులు ఇవ్వకపోతే నేనే ఏం చేయాలో నేను ఆలోచించుకుంటాను మీరు సరైన సమయానికి వచ్చుంటే నా రైలు తప్పిపోయేది కాదు కదా ఇది చాలా దారుణమండి